నాకు రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ అంటే చాలా ఇష్టం అండి రాబర్ట్ హుక్ అనే ఆయన దీన్ని రాసారండి అవును సారు రిచ్ చాలా ఇష్టం అండి అంటే డబ్బులు ఎలా సంపాదించాలి ఎలా పెంచుకోవాలి ఆస్తిని అనేది ఉంటుంది సారు అని అవును అండి సంతోషంగా ఎలా ఉండాలని కూడా రాస్తారు సినిమాలు బాహుబలి త్రిబుల్ ఆర్ వంటి సినిమాలు అంటే చాలా ఇష్టం అండి నాకు ప్రభాస్ గారంటే ఇష్టం అవునండి ఈ టీవీ షోలన్నీ చూస్తానండి నాకు అవన్నీ కామెడీ షోలు డ్యాన్స్ షోలు అన్నీ చూస్తానండి ఎక్కువగా కామెడీ షోలు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటివి చూస్తానండి ఎక్కువగా అవును సారు అవునండి సరే సరే అయితే ఉంటాను సారు